తెలుగు వారు తమ సంప్రదాయాలను పద్ధతులను జాగ్రత్తగా కాపాడేందుకు గౌరవించేందుకు వారి భాషను పద్ధతిగా శ్రద్ధగా వాడుతారు తెలుగు భాషను ప్రోత్సహించడం నిత్యం సంభాషణల్లో రచనల్లో సామాజిక మధ్యమాల్లో తెలుగు భాషను ప్రాముఖ్యతనిచ్చి వాడుతారు పురాతన సాహిత్యాన్ని చదవడం తెలుగు కవిత్వం పురాణాలు గ్రంథాలు చదివి వాటి నుంచి మన సంస్కృతిని అర్థం చేసుకుంటారు పండుగలు ఆచారాలను పాటించడం ఉగాది సంక్రాంతి బతుకమ్మ వంటి పండుగలను హర్షోల్లాసంగా జరుపుకోవాలి తెలుగు బోధనకు తోడ్పడటం పిల్లలకు యువతలకు తెలుగు భాషపై ఆసక్తి పెంచేందుకు ఉపకరిస్తారు సాంప్రదాయ కళలను ప్రోత్సహిస్తారు హరికథ బుర్రకథ కూచిపూడి పేర్ల సంగీతం వంటి కళలను ప్రోత్సహించాలి సామాజిక మాధ్యమాల్లో తెలుగు వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫాములల్లో తెలుగులోనే మెసేజ్లు పోస్ట్లు షేర్ చేయడం ద్వారా భాష పరిరక్షణకు సహాయ పడాలి పడుతారు తెలుగు భాషను ప్రేమించడం ద్వారా మన సాంప్రదాయాలను కాపాడుకోవచ్చు